ఒక సినీ అభిమానిగా నేను చాలామంది సినీ తారలను కలవాలని కోరుకుంటున్నాను కానీ నాకు అత్యంత ఇష్టమైన నటుడు మహేష్ బాబు ఆయన ఒకసారి కలిస్తే నేను ఈ క్రింది ఈ విధంగా నేను ప్రశ్నలు అడగాలనుకుంటున్నానండి మొదటగా ఆయన్నేమడుగుతానంటే మీరు ఎప్పుడు హీరో కావాలని అనుకున్నారు లేదా మీ కుటుంబ నేపథ్యం వల్ల ఈ రంగంలోకి వచ్చారా అనడుగుతాను అలాగే మీ సినిమాల్లో మీరు ఎంచుకునే పాత్రలకు ఏదైనా ప్రత్యేకత ఉందా అనడుగుతాను అలాగే మీరు ఒక సినిమాకు సైన్ చేసే ముందు ఏ అంశాలను పరిగణంలోకి తీసుకుంటారు అనడుగుతాను అలాగే మీరు ఒక సినిమాలో నటిస్తున్నప్పుడు ఎలాంటి సవాళ్ళను ఎదుర్కుంటారు అని అడుగుతాం అలాగే మరొక ప్రశ్న ఏంటంటే మీరు ఒక నటుడుగా ఎదుర్కున్న అతి పెద్ద విమర్శ ఏమిటి దాని నుండి మీరు ఏం నేర్చుకున్నారు అనడుగుతాం అలాగే మీరు ఒక సినిమా షూటింగ్ లేనప్పుడు మీ సమయాన్ని ఎలా గడుపుతారు అనేది ఒక ప్రశ్న మరి అలాగే మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి అని కూడా ప్రశ్నిస్తాను మరొక ప్రశ్న మీ అభిమానులకు మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు ఈ ప్రశ్నలన్నీ కూడా మరి అడిగి తెలుసుకోవాలని అనుకుంటున్నామండి మహేష్ బాబు ఒక నటుడుగా ఎలా ఎదిగారో ఆయన సినిమాల ఎంపిక ఎలా ఉంటుందో ఆయన ఎదుర్కొన్న సవాళ్ళు ఏమిటో తెలుసుకోవచ్చు అంతేకాకుండా ఆయన నుండి నేను చాలా ప్రేరేపణ పొందగలను మహేష్ బాబు ఒక అద్భుతమైన నటుడు మాత్రమే కాదు ఒక మంచి మనిషి కూడా ఆయన చాలా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మరి అవసరమైన వారికి సహాయం చేస్తారు అలాగే మరి ఇంచుమించు ఆయన చిన్నపిల్లల విషయంలో కూడా గుండు ఆపరేషన్కి అయ్యే ఖర్చు అంతా ఆయన పెట్టుకుంటానని ఈ మధ్యకాలంలో ఒక మరి పోస్టులు కూడా చూడడం జరిగింది ఆయన దాన్ని ప్రకటించారు ఇలాగ ఎంతో మంది మరి ఆ యొక్క గుండె జబ్బులున్న వారి పిల్లలు ఆపరేషన్ చేయించుకోని పరిస్థితుల్లో ఆయన అటువంటి సామాజికమైనటువంటి మంచి మంచి కార్యక్రమాలు గానీ ఒక వ్యక్తిగా సాటి మనిషికి సహాయం అందించే విషయంలో గానీ ఎంతో మరి ముందుంటున్నారు మరి అవసరమై అవసరమైన వారికి సహాయం చేస్తా ఉంటారు ఆయన్నొకసారి కలవడం నాకు చాలా గౌరవంగా భావిస్తాను నేను మహేష్ బాబును కలిసే అవకాశం ఉంటే ఆయన నుండి నేను చాలా నేర్చుకోవచ్చని నమ్ముతున్నాను ఆయన నాకొక మంచి స్ఫూర్తిదాయక వ్యక్తిగా ఉన్నారు ఆయనలా ఎదగాలని నేను కోరుకుంటున్నానండి మంచిది